భారతీయ వినోద పరిశ్రమ గత కొన్ని దశాబ్దాల్లో విపరీతమైన మార్పులను అనుభవించింది టెక్నాలజీ ఇంటర్నెట్ వి విస్తరణ గ్లోబలైజేషన్ ప్రజల అభిరుచుల మార్పుల వల్ల ఈ రంగం కొత్త ఒరవడి దిశగా అభివృద్ధి చెందింది భారతీయ వినోద పరిశ్రమ అభివృద్ధి సినిమా బాలీవుడ్ టాలీవుడ్ కోలివుడ్ మాలీవుడ్ ఇతర ప్రాంతీయ పరిశ్రమలు విస్తరించాయి వారీ బడ్జెట్ చిత్రాలు విజువల్ ఎఫెక్టు వాడకం పెరిగింది టెలివిజన్ తొంబైల కాలం నుండి సీరియల్స్ రియాలిటీ షోలు విపరీతంగా పెరిగాయి రెండు వేల తరువాత మ్యూజిక్ న్యూస్ క్రీడా ఛానల్స్ అభివృద్ధి వృద్ధి చెందాయి యాక్షన్ ప్రజలకు నచ్చే కంటెంట్ రకాలు యాక్షన్ ది థ్రిల్లర్ కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు రొమాంటిక్ డ్రామా ప్రేమకథలు మెలోడీ చిత్రాలు కామెడీ హాస్యప్రదమైన షోలు సినిమాలు